పాత పాటలకి ఈ రోజుల్లో పాడటానికి గల తేడాలు ఏమిటంటే ఈరోజుల్లో పాటలు చాలా తేడాగా ఉంటాయి సంగీతం పాత పాటల్లో సాంప్రదాయ సంగీతం ఎక్కువగా ఉండేది వీణ మద్దెల తబలా వంటి వాయిద్యాలను ఉపయోగించేవారు ఈరోజుల్లో పాటల్లో ఎక్కువగా పాశ్చత్య సంగీతం ప్రభావం ఉంది ఎలక్ట్రికల్ వాయిద్యాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సాహిత్యం సాహిత్యం గురించి వస్తే పాత పాటలు సాహిత్యం చాలా భావయుక్తంగా అర్థవంతంగా ఉండేది ప్రేమ భక్తి నీతి వంటి అంశాలపై పాటలు ఉండేవి ఈ రోజుల్లో పాటల సాహిత్యం చాలా సరళంగా యావత్తుగా ఉంటుంది ప్రేమ శృంగారం వంటి అంశాలపై ఎక్కువగా పాటలు వస్తున్నాయి గాత్రం పాత పాటలను శిక్షణ పొందిన గాయకులు పాడేవారు వారి గాత్రం చాలా స్పష్టంగా మధురంగా ఉండేది ఈ రోజుల్లో ఎక్కువగా యువగాయకులు పాడుతున్నారు వారి గాత్రం చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటుంది నాకు ఏవి ఎక్కువగా ఇష్టమంటే నాకు పాత పాటలు ఎక్కువగా ఇష్టం ఎందుకంటే వాటిలో సంగీతం సాహిత్యం గాత్రం చాలా అందంగా ఉంటుంది పాత పాటలు వినగానే మనసుకు ఒక ప్రశాంతత ఆనందం కలుగుతుంది అయితే ఈ రోజుల్లో కూడా కొన్ని మంచి పాటలు వస్తున్నాయి వాటిలో కొన్ని నాకు కూడా నచ్చుతున్నాయి మీకు ఏ పాటలు అంటే ఎక్కువగా ఇష్టం మీకు ఏ పాటలు ఎక్కువగా ఇష్టమంటే పాత పాటలు లోని తేడా ఈ రోజుల్లో పాటలు మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోగలరా పాతపాటలకు కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఏమిటంటే పాటలను ఎంచుకునేటప్పుడు సంగీతం సాహిత్యం గాత్రం మూడింటిని పరిగణలోకి తీసుకోండి మీకు నచ్చిన పాటలను ఎక్కువగా వినండి పాటలను పాడటం నేర్చుకోండి పాటలను ఒక మంచి వినోదం మాత్రమే కాదు అవి మనకు మానసికమైన ప్రశాంతతను కూడా అందిస్తుంది అందుకనే పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం